హలో అండి నా పేరు ప్రత్యూష నేను రీసెంట్గానే అమెజాన్లో చార్జర్ ఆర్డర్ పెట్టుకున్నాను ఆర్డర్ పెట్టుకున్నా వారం రోజులకి నాకు ఆర్డర్ డెలివరీ అయిందండి నేను పెట్టుకున్న చార్జర్ శాంసంగ్ చార్జర్ అండి అది క్వాలిటీ మంచిగా ఉంది బాగా వర్క్ అవుతుంది చూడడానికి కూడా బాగుందండి తక్కువ ప్రైస్లో అంత మంచి చార్జర్ నాకు రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చార్జర్ అనేది నాకు యూజ్ చేస్తున్నప్పుడు చార్జింగ్ చాలా ఫాస్ట్గా చార్జింగ్ ఎక్కుతుంది అలానే ఛార్జర్కి ఇచ్చిన ఆ వైర్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా దృఢంగా ఉందండి చార్జర్ ఫాస్ట్గా చార్జింగ్ ఎక్కుతుంది అలానే త్వరగా హీట్ కూడా అవ్వట్లేదు అంత తక్కువ డబ్బులతో అంత మంచి చార్జర్ రావడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యు అండి